ఈ రోజుల్లో కళలు చేతిపనులు చేతిపనుల ద్వారా చేతిపనులతో చేసినటువంటి మట్టికుండలు చేతితో చేసినటువంటి మగ్గ చేతితో చేసినటువంటి నూలు వస్త్రాలు ఇటువంటివి చాలా ప్రాముఖ్యతలోకి వచ్చాయి చేతిపని చేతితో చేసినటువంటి మట్టి బొమ్మలు అనేటువంటివి కూడా చాలా ప్రాముఖ్యంతో కూడుకున్నవి కుండలు కుండలు కూడా తయారు చేయడం అనేటువంటిది ఒక కళ అన్నమాట అది కూడా ఆ యొక్క కళను కూడా మనిషి ఈ రోజుల్లో ఎక్కువగానే అవలంభిస్తున్నారు అలాగే వడ్రంగి పని వడ్రంగి పని కుడా కార్పెంటర్స్ కూడా ఈ రోజుల్లో డిజైన్ డిజైన్గా వేరే ఇతర ఇతర డిజైన్లుగా వాళ్ళు కూడా మంచాలు డ్రెసింగ్ టేబుల్సు అలాగే కబోర్డ్స్ ఇటువంటివన్నీ తయారుచేయడం అనేటివంటిది వాళ్ళు కూడా జరుగుతుంది ఇట్ ఈ రోజుల్లో ఇటువంటి వాళ్ళు అనేటువంటిది పెరగడం పెరుగుతున్నారు అనేటువంటిదే మనం చెప్పుకోవచ్చు ఇటువంటి నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తులు పెరుగుతూ ఉన్నారు మన యొక్క ఈ యొక్క సమాజంలో అనేసి చెప్పుకోవచ్చు చేతిపని చేతిపనులు చేసేటువంటి వాళ్ళు కూడా పెరుగుతూ ఉన్నారు చేతి పనితో మట్టి బొమ్మలు మట్టితో తయారు చేయడం ఏదైనా సరే మట్టితో తయారు చేసేదాన్ని పెయింటింగ్ చేయడం చేత్తో దాన్ని చేతితో దాన్ని కళ్ళు ముక్కు చెవి ముక్కు గొంతు అన్నీ అలా మనిషీ ఒక మనిషీ రూపం అనేటువంటిది తయారు చేయడం ఇప్పుడు ఫర్ ఎక్సాంపుల్గా ఒక మనిషి మొత్తం ఒక వినాయకచవితి బొమ్మను వినాయకుని యొక్క బొమ్మను దేనితో తయారు చేస్తారు చేత్తోనే తయారు చేస్తారు అటువంటి అంత పెద్దబొమ్మని చేత్తో తయారు చేసే చేస్తారు కదా అంతటియొక్క నైపుణ్యం అనేటువంటిది సమాజంలో ఈరోజు పెరిగిపోయి పెరిగిపోతూనే ఉంది అన్నమాట కళలు కళ కూడా చెప్పుకుంటే మనము కళారంగంలో కూడా భరతనాట్యం ఇంకా కూచిపూడి ఇటువంటివి మనకు కళలు ఇవి కూడా మన యొక్క సమాజంలో ఈ రోజుల్లో చాలా ప్రాముఖ్యతలోకి వచ్చాయి అలాగే కుండలు కుండలు చేయడం కుండలు చేయడమనేటువంటిది కుండలల్లో నీళ్ళు తాగితే ఎంత మంచిదో ప్రతీ ఒక్కరికీ తెలుసు కుండలు చేయడం కుండలు కూడా ఒక చేసే చేయడమనేటువంటిది అది ఒక స్కిల్ అన్నమాట అదొక ఆర్ట్ ఈవీ ఇలా చేసేవాళ్ళు కూడా ఈరోజుల్లో ఆరోగ్యానికి సం మనుష్యులు ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తున్నారు ఈరోజుల్లో మనుష్యులు ఆరోగ్యానికి ఎక్కువ ప్రాముఖ్యతని ఇస్తున్నారు కుండలలో నీళ్ళు తాగితే ఆరోగ్యం అనేటువంటి విషయం అందరికి తెలుసు ఆ కుండల్లో నీళ్ళు తాగితే మంచిది కదా అనేసి మనుష్యులు కుండలు తీసుకునేవాళ్ళు కూడా ఎక్కువ అయిపోయారూ అలాగే కుండలు తయారు చేసేవాళ్ళు కూడా ఎక్కువ అయిపోవడం జరిగింది వడ్రంగి పని ఇందాకే చెప్పా కదా వడ్రంగి పని కూడా ఈరోజుల్లో ఎక్కువనే అవడం జరిగింది ఇలా ఎవరెవరి పనుల్లో వాళ్ళు నిమగ్నమై ఈ యొక్క నైపుణ్యాలు కలిగినటువంటి వాళ్ళు ఈ రోజుల్లో ఈ సమాజంలో పెరిగిపోతున్నారు పెరుగుతున్నారు అని చెప్పుకోవచ్చు మనం